నేటి కాలంలో శిల్పకళ చేనేత వస్త్ర కళ సంగీత కళ నృత్య కళ నాటక కళ ఇవన్నీ కనుమరుగు అయిపోతున్నాయి ఇవన్నీ కనుమరుగు అయిపోతున్నాయి ఎందుకంటే నేటి కాలం పిల్లలకి వాటిపైన ఆసక్తి లేకపోవడం లేకపోవడం వాళ్ళు సుఖానికి బాగా మరిగిపోవడం వాళ్ళకి సమయం లేకపోవడం మళ్ళీ ఇవన్నీ ఫోన్లో ఈ ఈ కళలన్నీ వాళ్ళకి ఫోన్లోనే దొరకడం ఇవన్నీ కారణాలు